ఫ్లాట్ బ్రష్ ఇది స్థిరమైన మరియు సూటిగా లైన్లను పెయింటింగ్ చేయడానికి ఉపయోగిస్తారు ఫ్యాన్ బ్రష్ ఈ బ్రష్ జాబిల్లి లేదా మబ్బులు వంటి సృజనాత్మక డిజైన్ల కోసం ఉపయోగిస్తారు బ్రష్లు ఎంచుకునేటప్పుడు నేను వాటి నాణ్యతను చూస్తాను కావున నేను ఎంచుకున్న బ్రాండ్ల బ్రష్లను ఇప్పుడు నేను తెలియజేస్తాను డావిన్సీ జర్మనీ నుండి వస్తున్న ఈ బ్రాండ్లో అత్యుత్తమైన ఫినిష్ మరియు ప్రామానిక బ్రష్లు ఉంటాయి విన్సర్ అండ్ న్యూటన్ ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన బ్రాండ్ ఆయిల్ వాటర్ కలర్స్ మరియు అక్రిలిక్ పెయింటింగ్ కోసం అధిక నాణ్యత గల బ్రష్లు అందిస్తాయి సిల్వర్ బ్రష్ ఈ బ్రాండు అధిక నాణ్యత గల బ్రష్లతో ప్రసిద్ధి చెందింది